హలో స్కూలు ఫీజూ స్కూలు ఈ స్కూల్కి పిల్లలు రావట్లేదేమ్మ

అంటే లాస్ట్ ఎగ్జామ్ కదమ్మా రాయాలి కదా

అదే వాళ్ళకి లెక్కల్లో మార్క్స్ తక్కువ వస్తున్నాయమ్మ అందుకని కంపల్సరి పంపించండి

సరేనమ్మ పంపించండి

ఏమిటి ఇంకా

మీరు పంపిస్తే కంపల్సరి చెబుతామమ్మా